చెప్పు తెలుసు పొంగల్ పండుగ వేడుక ఈ గో మన పశ్చిమగోదావరి జిల్లాలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగకు తెలుగు సంవత్సరంలో మొదటి నెలలో జరుపుకుంటారు ఈ పండుగను ఒక కొత్త సంవత్సరం ప్రారంభం వ్యవసాయం మరియు ధాన్యం ఉత్పత్తిని జరుపుకునేందుకు జరుపుకుంటారు పొంగల్ తర్వాత ప్రజలు సాంప్రదాయ భారతీయ నృత్యాలు మరియు సంగీతంతో విందు చేస్తారు వారు కూడా ఒకరినొకరు కాజా ధాన్యం మరియు పొంగలితో ఆశీర్వదిస్తారు కొన్ని నిర్దిష్ట సంప్రదాయాలు మరియు ఆచారాలు గోదావరి జిల్లాలో పొంగల్ పండుగను ప్రత్యేకంగా చేస్తాయి పొంగల్ పండుగ రోజున ప్రజలు గోదావరి నదిలో పొంగల్ కొమ్ములను ఆరాధిస్తారు ఇది నది యొక్క పవిత్రతను గుర్తు చేస్తుంది మరియు వ్యవసాయానికి నది యొక్క సామీప్యతను గుర్తు చేస్తుంది